హలో సుబ్బన్ననా మన దగ్గర రిటర్న్ పాలసీ అనేది లేదుఅయితే మూడు ఇంతవరికు రిటన్ పాలసీ ఎప్పుడు ఇవ్వలేదు చేయ్యం కూడా మీరు ఇక్కడ తీసుకున్నా కానీ రిటర్న్ పాలసీ అయితే లేదు తమ్ముడు మనకు లేదు లేదు తమ్ముడు రిటర్న్ పాలసీ లేదు ఇక మీరు తీసుకున్న సోఫాకి మళ్ళీ ఇంక రిటర్న్ పాలసీ అంటే కష్టం తమ్ముడు ఇక లేదు తమ్ముడు రిటర్న్ పాలిసీ అయితే లేదు తమ్ముడు మీకు ఇప్పుడు ఆ సోఫాకు ఏమైంది తమ్ముడు మంచిగా ఉంది కదా ఆ సోఫా అది మీరు ఎంత ఎంత పెట్టి తీసుకున్నారు తమ్ముడు అది ఫార్టీ థౌసండ్ పెట్టి తీసుకున్నప్పుడు మీరు మంచి సోఫా సెలెక్ట్ చేసుకోవాలి కదాఇప్పుడు వచ్చి మీకు నాకు రిటర్న్ పాలసీ కావాలంటే ఎట్లా తమ్ముడు మన ఫర్నిచర్ షాప్ ఇంతవరకి రిటర్న్ చేయలేదు చేయ్యం కూడా తమ్ముడు మీరు ఇక్కడ తీసుకున్నారు కరెక్ట్ కానీ రిటర్న్ పాలసీ లేదు అంటున్నాం కదా అరే మీరు కొన్న ఫార్టీ థౌసండ్ మనకు అయితే ఇప్పుడు కనీసం మూడు సెట్లు అవైలబుల్ ఉన్నాయి మూడు సోఫా సెట్లలో మీరు ఇక చూజ్ చేసుకోవాలి మీరు అంతఘనం అడుగుతున్నాం కాబట్టి ఇక రిటర్న్ పాలసీ నీకు ఇస్తాను మూడు సెట్లు ఉన్నాయి తమ్ముడు ఇప్పడికి అవి చూజ్ చేసుకోవాలి ఇక మీరు ఇక ఇది మనకు ఈ బ్లూ కలర్ వచ్చి ఫార్టీ నైన్ థౌసండ్ పడుతుంది ఎల్లో కలర్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఇంకొకటి రెడ్ కలర్ రెడ్ కలర్ వచ్చి మనకు నైంటీ టూ థౌసండ్ పడుతుంది

తీసుకోండి సరే తేమ్ముడు